నాకు కిందటిసారి వచ్చిన గ్యాస్ సిలిండరు డ్యామేజ్ అయి ఉంది ఎలా అది సిలిండర్ అలా డ్యామేజ్ వస్తే ఎలాగ డ్యామేజ్ రాకుండా చూసుకోవాలి కదా అది సిలిండర్ ఎక్స్పైరీ కూడా అయిపోయింది ఎలా లాస్ట్ టైము అలాగ వస్తే రిటర్న్ ఇచ్చేసారు కాకపోతే ఇలా రాకుండా చూసుకోవాలి కదా ఇలా అంటే ప్రాబ్లం ఉంటే ఎలాగా గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు ఏజెన్సీ వాళ్ళు మీరు ఎక్స్పైరీలు చూసుకోవాలి చూసుకున్న తర్వాత టెస్టలు అవి చెయ్యాలి కదా ఇక్కడికి వచ్చాక ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అది ఎంత ప్రాబ్లమ్ అది మీరు చేసి పంపించాలి కదా గ్యాస్ సర్వీస్ అన్నప్పుడు అది డ్యామేజ్ అయిపోయి ఉంది డేట్ కూడా అయిపోయింది మరి ఏం చూస్తున్నారు అక్కడ రిజర్ చూడాలిగా చూసి పంపించాలి కదా ఇలాగైతే ఎలాగ రేపొద్దున్న ఏదైనా అయితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇలాంటి చిన్న చిన్నవన్నీ చూసుకోవాలి కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు లాంటి ఇలాంటి తప్పులు చేయడం ఎంత ఎఫెక్ట్ వస్తుంది ఎంత ఇబ్బంది అవుతుంది ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది చూసుకుని టైం అయిపోతే దాన్ని ఎక్స్పైరీ చేసి పంపించడం ఇవన్నీ ఏజెన్సీ వాళ్ళే చూసుకోవాలి కదా ఇలాంటి దెబ్బతిని ఉన్నప్పుడు చాలా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది రేపొద్దున్న ఏదైనా ప్రాబ్లం వస్తే అయినా ఎక్స్పైర్ అయింది పంపడానికి ఎలాగో ఎలా పంపుతారు అది నాకు అర్థం అవట్లేదు మీరు ఇలా పంపడం డేట్ అయిపోయి ఉంది అది చూడలేదు తర్వాత ఏమో అక్కడ ఏజెన్సీలో చెక్ చేయాలి కదా ఎ ఏంటి ప్రాబ్లం ప్రతిసారి పంపించినప్పుడు సిస్టమాటిక్గా చెక్ అయ్య ఉంటాయి కదా నాలుగైదు లెవెల్స్లో చెక్కింగ్ ఉంటుంది ఆ చెక్కింగ్ ఎక్కడా చేయలేదంటే ఇలా చేస్తే ఎలా అవుతుంది ఇది చాలా సీరియస్ విషయం పోనీ తెచ్చినప్పుడైనా చూసుకోవాలి కదా తీసినప్పుడు కూడా ఏజెన్సీలో కూడా చూడాలి కదా